మెగా స్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ స్టార్ రియల్ స్టార్ న్యాచురల్ స్టార్ నాని రెబల్ స్టార్ ప్రభాస్ స్టైలిష్ స్టార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నట సామ్రాట్ విక్టరీ విక్టరీ వెంకటేష్ నట కిరీటి ఎంగ్ డైలాగ్ కింగ్ నాగార్జున యంగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నందమూరి బాలకృష్ణ తలైవా దళపతి